హలో చెప్పండి నేను డాక్టర్ కవితని మాట్లాడుతున్నా చెప్పండి ఓకే కాఫ్ వస్తుందా అండి మీకు ఇంకా సర్ది బాగా అయ్యిందా మీరు ఇంతకుముందు ఎవరన్నా కోవిడ్ ఉన్న పర్సన్స్ దగ్గర మాట్లాడడం అలా ఏమన్నా చేసారా ఓకే మీ ఇంట్లో ఎవరైనా కోవిడ్ వచ్చిన వాళ్ళు ఉన్నారా అండి అవునా మేబీ బయట వాతావరణం వల్ల కూడా ఇలాంటివి జరగచ్చూ మీరు కోవిడ్ పర్సన్ కలిశారా లేదా కన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి మనం స్టెప్ తీసుకోవచ్చండి వారితో మాట్లాడారా విత్ అవుట్ మాస్క్ పెట్టుకోని పెట్టుకోకుండా అవునా మేబీ అదే అయ్యుండచ్చు మీరు హాట్ వాటర్ ఎక్కువ తీసుకుంటా ఉండండి బాగా వాటర్ తీసుకోండి హాట్ వాటరే తీసుకోండి చల్లటి వాటర్ తీసుకోకండి అండ్ స్టేట్ గవర్నమెంట్ మీకు ఏమంటారు కోవిడ్ యాంటీబయోటిక్స్ ఇంకా ప్యారాసెటమాల్ అండ్ ఇవి ప్రొవైడ్ చేస్తుంది అవి మీరు తప్పనిసరిగా వాడండి డైలీ సిట్రిజిన్ ట్యాబ్లెట్స్ అండ్ విటమిన్ సీ ట్యాబ్లెట్ ఖచ్చితంగా వాడాలి అండ్ మీకు ఇంకా ఏమైనా కాఫ్ ఎక్కువగా వస్తుంది అని అనిపిస్తే వెంటనే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి దగ్గరున్న డాక్టర్ని మీకు అవైలబుల్ ఉంది అంటే మీరొచ్చి డైరెక్ట్గా మా హాస్పిటల్లో జాయిన్ అవ్వచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా హార్డ్గా కాఫ్ వస్తే ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అండ్ మాస్క్ వేరు చేయండి మీరు మీ క్వారంటైన్లో ఉండడం చాలా మంచిది మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మీరు మళ్ళీ నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ ఓకే